ముందుగా నేను నా దగ్గర ఉన్న రెండవ ప్రోడక్ట్ నెగటివ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మీకు తెయజేయాలనుకుంటున్నా నా దగ్గర ఉన్న రెండవ ప్రోడక్ట్ నెగటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చి మిక్సర్స్ అండి మిక్సర్స్ బాగా గుర్తు పెట్టుకోండి ఏమంటే ప్రోడక్ట్ నేమ్ వచ్చి మిక్సర్ ఈ మిక్సీల వల్ల చాలా నేను టూ ఫ్రాంక్ గా చెప్పాలంటే రుచిని పోగొట్టుకుంటున్నానండి ముందు వచ్చి ఏదన్న చెట్ని వేయాలన్న ఏమన్న చేయాలన్న కూడా రోటిలో రుబ్బుకొనేవారు పాతకాలంలో ఆ రుచియే వేరుగా ఉండేది ఎంతో అద్భుతంగా రుచికరంగా ఎంతో అహ్వాదించేదానికి ఎంతో ఒక ఆ టేస్టే వేరే అండి అది వేరే లెవెల్ అది అది చెప్తూ ఉంటాము అలా ఇప్పుడేమంటే ఈ మిక్సీ ద్వారా మనం మిక్సీస్ ఉపయోగించి కరెంట్ లో పెట్టి మిక్సీ జార్ లో పెట్టి మనకు కావాల్సిన పదార్థాలని అందులో వేసి మిక్సీ లో వేసుకొని మనం దాన్ని మిదురోల్ చేసుకుంటా ఉంటాము దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు టేస్ట్ వేరే దాని ద్వారా ఏమంటే మనకి కరెంట్ బిల్ కూడా ఎక్కువ అవుతుంది మిక్సీ వాడడం లేదా రోలు వాడదాం మనకి ఎలాంటి కరెంట్ బిల్ ఉపయోగపడతాదో ఇవన్నీ ఉపయోగపడదు దీన్ని వాడడం వల్ల కరెంట్ బిల్ ఉపయోగపడు అలాగే ఏదన్న రిపేర్ వస్తే దాన్ని రెడీ చేసుకోవాలి ఏమేమో చేయాలి అలాంటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అండి ఇది నా నేను మీకు తెలియజేసేవల్సింది